మా గ్రామంలో పైర్లు పండిస్తుంటే వృధాగా మా కైలు పెట్టుకోము దాన్ని దున్ని ఎరువులేసి మళ్లీ ఇది ఆకులు వేసి అన్ని దున్నితే దున్ని బాగ మగ్గనిచ్చి మళ్లీ వ్య మేము వ్యవసాయం చేసేదంటే ఇది వంకాయ నాటి వంకాయ చెట్లు నాటేది నార పోసుకొని తనీగ పోసుకొని మళ్లీ దాన్ని పెరికి వంకాయ చెట్లు చెట్లు నాటేది కైలో మేం నాటేది అదేలాగా టమోటా విత్తనాలు వేసి విత్తనాలు వేసి అలాగా విత్తనాలు వేసి అవే ఒక నారు వచ్చిన నారు పెరికి మళ్ళీ మేము దాన్ని నాటే వాళ్ళము నాటి అది టమోటా వస్తుంది టమోటా వ్యాపారం చేసుకునేది మళ్లీ వంకాయ నా వ్యాపారం చేసుకుంటాము బెండకాయ కూడా బోదలమీద కూడా నాటుకునేది బోదలమీద నాటు నాటుకుంటాము లేకపోతే ఆ నార్లు ఆ యొక్క బెండకాయ యొక్క నార్లు నార ఎత్తుకొని వచ్చి బోదలమీద నాటుకునేది లేకపోతే అట్లే కూడా అన్నీ ఒక కైలో ఒకా ఎకరానికో ఒక గుంట ఒక గుంట కాడ గుంట్లో కూడా ఒక గుంటకి నాటుకుంటాము నాటి దాన్ని ఇది మార్కెట్కి అట్లా పంపిస్తాము లేక విలేజులో మేము అమ్ముకుంట అమ్ముకుంటాము ఇది గోగాకు విత్తనాలు కూడా కైలు దున్నేసి ఎరువులు అది వేసి ముందుగా అదీ బాగా శుభ్రం చేసుకొని గడ్డి రాకుండా కూడా గడ్డికి మందు కొట్టి కొట్టేసి మళ్లీ ఓ రెండు రోజుల తర్వాత మళ్లీ దున్ని గోగాకు విత్తనాలు చల్లేది అది బాగ పెద్దదైన తర్వాత దాన్ని ఏదన్న క కట్ దాన్ని కోసి మళ్లీ ఎత్తుకొని పోయి ఈ అమ్మేది ఊళ్ళ మీద అమ్ముకుంటాము అమ్ముకుంటాము మళ్ళీ దాని చిగురు వస్తుంది చిగురు గోగాకు కూడా చిగురు మళ్లీ వస్తుంది అక్కడ ఆ గోగాకు మళ్లీ ఎరువు వేసి మళ్లీ ఆ చిగురించిన దాన్ని మళ్లీ దాన్ని కూడా మేము కో నాటుకుంటాము క్యారెట్ అము క్యారెట్టు ముల్లంగి ముల్లంగి నాటుతాము బీట్రూట్ నాటుతాము అన్ని పైర్లు వచ్చిన తర్వాత ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క ఉంటుంది ఆ విత్తనాలు అన్నీ మేము దాన్నంతా నాటి పైరు చేసుకుంటూ ఉంటాము బతుకుతుంటాము దాని ద్వారా లాభం పొందుతున్నాము మంచిగా పైర్లు పెట్టుకుంటూ దాన్ని పైర్లు వచ్చే లాభాన్ని మేము తీసుకుంటూ దాని ద్వారా పైర్లు అది పెట్టుకుంటున్నాము